నేను బేసిక్గా ఏ కాలంలో ప్రయాణం చేయడానికైనా ఎక్కువ ఇష్టపడతాను అంటే ప్రతి కాలంలో నాకు ప్రయాణం చేయడం ఎక్కువ ఇష్టమే ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు శీతాకాలంలో తీసుకుంటే మనాలికి గానీ లేకపోతే హిమాచల్ప్రదేశ్ గానీ జమ్మూ అండ్ కాశ్మీర్కి కానీ అలాంటి ప్లేసెస్కి వెళ్తే వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది అంటే ఒక మంచి వైబ్ ఉంటుంది ఒక మంచి వ్యూ ఉంటుంది సినారియో ఉంటుంది అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ ట్రిప్ ఎక్కడ ఎలా ఎవరితో వెళ్ళినా కానీ ఒక మంచి కంపెనీతో వెళ్తే నాకైతే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఆ ప్లేసెస్ని విజిట్ చేయడం గానీ అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ఐసి ప్లేసెస్ హిమాచల్ లాంటివి హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మంచు కొండలు మంచు పర్వతాలు ఇలాంటివి చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది స్కేటింగ్ ఐస్తో ఆడుకోవటం ఐస్లో స్కేటింగ్ చేయటం చుట్టూ తిరిగి రావటం అక్కడే ఉండి టూ త్రీ డేస్ నైట్స్ స్టే చేసి అక్కడనే ఒక క్యాంపు లాంటిది ఏర్పాటు చేసి అక్కడనే ఉండి ఫుడ్డు అంతా ఒక టూ డేస్ అక్కడనే అంటే వ్యవధి టైం కేటాయిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అక్కడ అంటే సో నేను శీతాకాలంలో ఎక్కువ మంచు ప్రదేశాలు అండ్ చల్లని ప్రదేశాలకు వెళ్ళడానికే చాలా ఇష్టపడతాను ఎందుకంటే ఈ కాలంలో వైబ్ అనేది ఆ ప్లేసెస్లో మంచిగా దొరుకుతాదని నా నా ఫీలింగ్ అండ్ బెస్ట్ అక్కడికి వెళ్ళడానికి మనం ట్రావెలింగ్లో ట్రైన్లో వెళ్ళచ్చు అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం ఖచ్చితంగా బైక్స్తో కానీ బైక్లో కానీ కార్లో కానీ వెళ్తే చాలా ఫన్ ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆడుతూ పాడుతూ వెళ్ళి జాలీగా వెళ్ళి జాలీగా రావచ్చు అదే ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే మే బీ కార్ రిఫర్ చేసి కారు గానీ లేకపోతే ట్రైన్లో గానీ వెళ్తే ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేసి వాళ్ళతో హ్యాపీగా వెళ్తున్నట్టుగా ఉంటుంది సో నేను శీతాకాలంలో మంచు పర్వతాలలోకి వెళ్ళడానికే ట్రై చేస్తాను నాకది ఇష్టం ఆ కాలంలో ఎండాకాలంకి వస్తే ఖచ్చితంగా మనం ఎండాకాలంలో మనకి బయట అందరూ పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు ఏదైనా గేమ్స్ ఆడుకోవచ్చు అక్కడక్కడ ట్రావెలింగ్ చేసి చిన్న చిన్న ఈ ఈ ఊరికే నుంచి పక్కూరికి వెళ్ళి ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడొచ్చు లేదు అలా కాదు దూరం దూరప్రాంతాలకే వెళ్ళాలి అంటే మనం ట్రావెలింగ్లో

నదులకి గానీ సముద్రాలకి గానీ వెళ్ళి అక్కడ అక్కడ బోటింగ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ ఇప్పటివరకు అయితే ఎప్పుడూ ట్రై చెయ్యలేదు నేను అలాంటిది ఇప్పుడు ట్రై చెయ్యాలి అనుకుంటున్నా అంటే ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వెళ్ళినా కానీ అంటే ఎండాకాలంలో ఒక నదికి గానీ ఒక ఒక సముద్రం దగ్గరికి కానీ వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ని చూసి అండ్ అక్కడ స్కేటింగ్ అంటే బోటింగ్ చేసి వాటర్లో ఈతలు కొట్టడం ఇలాంటివి అంటే కామన్గా ఉంటాయి చిన్నప్పటినుంచి టీవీలో వాటిలో పేపర్లలో చూసే ఉంటాం అక్కడక్కడ ఈ కాలంలో ఇక్కడికి వెళ్తే బాగుంటుంది ఎండాకాలంలో ఈ నది ఇంత బావుంటది అంటే ఎండాకాలంలో ఎండ కొట్టేటప్పుడు మనకి వేడికి వేడిగా ఉండేటప్పుడు నది దగ్గర ఉంటే మనకి ఆ వేడి ఎక్కువ అనిపించదు బెస్ట్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఉన్న సముద్రం తీసుకెళ్తే అక్కడున్న పీపుల్కి ఎండాకాలం కూడా వానాకాలంలాగే ఉంటది ఎందుకంటే వాళ్ళదగ్గర నది సముద్రం ఉంది కాబట్టి వాళ్ళకి ఎండ కొట్టినా ఎంత ఎక్కువ ఎండ కొట్టినా అంతే చల్లగా ఉంటది ఆ వెదర్ అలా ఉంటుంది సో ఎండాకాలంలో ఎక్కువ హీట్ హీటెన్స్ హీట్ ఎక్కువ ఉన్న హీట్ ఎక్కువ జనరేట్ చేసే ప్లేసెస్కి కాకుండా ఇలా సముద్రాలు జల ప్రాంతాలు ఇలా జలపాతాలు ఉన్న ప్రాంతాలకి వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్ ఒకవేళ నాకు ఆ ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వైజాగ్ బీచ్కి గానీ లేకపోతే ముంబైలో గానీ గోవాలో గానీ ఉన్న బీచెస్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వస్తూ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వెళ్ళినప్పుడు అండ్ ఇక్కడ వర్షాకాలంలో అయితే ఎవ్వరూ ఎలాంటి ట్రిప్లకూ వెళ్ళలేరు ఇబ్బందవుతుంది ఎందుకంటే వానలు పడటం జా జా రోడ్లు జామ్ అవ్వటం అండ్ మరి రోడ్లు రోడ్లు మంచిగా కనిపించకపోవడం మంచు ఎక్కువగా వస్తుంది హెవీ హెవీ డిస్టబెన్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను వానాకాలంలో ట్రావెలింగ్ని ఎక్కువ అవాయిడ్ చేయ్యాలని నేను కోరుకుంటున్నాను నేను నాకు తెలిసినంతవరకు అయితే అవాయిడ్ చేస్తాను ఎవరైనా గానీ చేస్తారు వానాకాలంలో ఇక్కడ అంటే దగ్గర దగ్గరలో ఉన్న ప్రాంతాలకి బైక్ల మీదకానీ కార్ల మీదకానీ వెళ్తే వానాకాలంలో తుడుచుకుంటూ వెళ్ళిపోయినా కానీ పర్లేదు ఏం కాదు అనిపిస్తది అదే ఇలా దూరప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మాత్రం ఒకవేళ ట్రావెలింగ్లో వాన పడి తడిసిపోతే హెల్త్ కరాబ్ అవుతుంది మెయిన్లీ అండ్ ట్రావెలింగ్ పార్ట్నర్ మనతో కంపెనీకి ఎవరొచ్చినా కానీ వాళ్ళూ డిస్టబ్ అవుతారు మనమూ డిస్టబ్ అవుతాము అంత ఎంజాయ్మెంట్ అనిపించదన్నది నా ఫీలింగ్ సో నేను వానాకాలంలో ట్రావెలింగ్ని కానీ ప్రయాణాన్ని కానీ దూరం అంటే పెట్టుకోను అవాయిడ్ చేస్తాను వాటిని బెస్ట్ ఏందంటే నాకు తెలిసినంతవరకు అయితే ఎండాకాలంలో లేదా శీతాకాలంలో ట్రావెలింగ్ పెట్టుకుంటే మంచిది అని మా నా ఫీలింగ్ అండ్ నాకు తెలిసినంతవరకు కూడా నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసిన ఫ్యామిలీలో కానీ నా స్నేహితులల్లో కానీ ఎక్కువ శాతం ఎండాకాలంలో నా ఫ్రెండ్స్ అయితే ఫోర్స్ చేస్తా ఉంటారు అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని టెంపుల్స్కి గానీ లేకపోతే ఎటన్నా వాటర్ఫాల్స్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఫోర్స్ చేస్తూ ఉంటారు నేను కూడా వాళ్ళతో వెళ్ళాను రెండు మూడు సార్లు స్విమ్మింగ్ పూల్స్లో స్విమ్మింగ్ చేయడానికి ఇలా ఒకసారి బీచ్కి వెళ్దాం అని ప్ల్యాన్ వేసుకుని క్యాన్సిల్ అయింది అలా అయ్యింది అదే శీతాకాలంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ ట్రిప్స్కి ఒకసారి వెళ్ళాలనుకున్నాము మా ఫ్యామిలీ కూడా ఓకే చెప్పింది కానీ మనీ అడ్జస్ట్ కాక మేము వెళ్ళలేక పోయినాం కులూ మనాలీకి అక్కడికి వెళ్దాం అనుకున్నాం మనాలి అంటే నాకు చాలా ఇష్టం మనాలికి అండ్ ఇంకోటి ఇక్కడికి కూడా వెళ్ళాలంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇది మన ఇదుంది కదా జమ్మూ అండ్ కాశ్మీర్లో లధాక్ లధాక్కి కూడా వెళ్ళాలని వెళ్ళాలనేది నా కోరిక లధాక్కి కూడా వెళ్ళాలని ట్రై చేస్తాను ఇంతే ఇంతకుమించి ఏం లేదు ఎండాకాలం అండ్ శీతాకాలం శీతాకాలంలో ప్రయాణం చేయడం నాకు చాలా ఇష్టం